చెప్పండి మ్యాడమ్ హలో అవును మ్యాడమ్

ఓకే మ్యాడమ్ లేదండి మీరు అక్కడ ఉండి కూడా బుక్ చేసుకోవచ్చు బుక్ చేసుకున్న వన్ డేకి టూ డేస్కి వస్తుంది మీకు ఇప్పుడు తెలంగాణలో బస్సులు ఫ్రీ బస్సులు కదా ఎక్కువ రష్ ఉండి ఇబ్బంది ఉంటుంది అట్లా రైల్వేలో అయితే రైళ్ళు అయితే మీకు అంటు ఒక సీటు కేటాయించి ఉంటుం అవును ఉండదు ఎందుకంటే ఓన్లీ తెలంగాణ వాళ్ళకు కదండి బస్కి ఎక్కువ అవుతాయి అండి ట్రైన్కు అయితే అందులో ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే అవుతుంది బస్లో అయితే ఇంకా ఇబ్బంది తెలంగాణలో ఫ్రీ బస్ కాబట్టి ఒకరినొకరు నెట్టుకుంటు ఫ్రీగా ఉండలేరు మీరు కూర్చోలేరు ఫస్ట్ ట్రైన్లలో అయితే ఆన్లైన్ అయితే మంచిగా మ్యాడమ్ మీకు ఆఫ్లైన్ కంటే లేదు మ్యాడమ్ మేము మనీ కట్ కాకుండా ఉన్ వేస్తాం మ్యాడమ్ వేస్తాం మ్యాడమ్ అట్లా అని ఎక్కువ మంది రైల్వే డిపార్ట్మెంట్ చూసుకొని వేస్తుంది ఒకవేళ కట్ అయ్యేది ఉంటే రివర్స్ బ్యాక్ వేస్తుంది అవుతాయి మ్యాడమ్ షూర్ మ్యాడమ్ షూర్ మ్యాడమ్ ఇంతకుముందు కూడా చాలా మంది ఇట్లనే కాల్ చేసి కనుకోని చేసుకున్నారు బుకింగ్ ఓకే మ్యాడమ్